మనకు సర్ది అయినప్పుడు పచ్చి అల్లంము మంచిగా కడిగి అది మెత్తగా దంచుకోని అందులో రెండు లవంగాలు చెక్క వెలక్కాయలు వేసి గోరు వెచ్చటి నీళ్ళల్లో మంచిగా మరిగిచ్చుకోవాలి అవి చల్లారాకా పిల్లలకైనా మనకైనా ప తాగితే కొంచెం జలుబు తగ్గి రిలీఫ్గా ఉంటుంది అలాగే మనకు

మళ్ళీ వర్షంలో తడిసొచ్చినప్పుడు మనకు వ్యవసాయం పనులు ఉంటాయి కాబట్టి అల్మోస్ట్ ఎప్పటికీ వర్షంలో తడుస్తూనే ఉంటాము వర్షాకాలంలా వర్షంలో తడిచినప్పుడు కొంచెం ఇంటికి రాగానే వేడి నీళ్ళు పెట్టుకోని వేడి నీళ్ళల్లో మెంతో ప్లెస్ కానీ జింజర్ కానీ పోసుకోని ఆవిరి పడితే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది రిలీఫు రిలీఫ్నెస్ అనేది ఇస్తుంది మనమైనా అలానే చేయవచ్చు పిల్లలకైనా చేయవచ్చు మన పక్కవాళ్ళు ఎవరన్నా తెలిసినవాళ్ళు ఉన్నా వాళ్ళకు కూడా చెప్పొచ్చు కొంచెం బాగుంటుంది అలాగే మనం ఇంట్లో ఏమైన్నా దోమల ద్వారా కూడా మనం చాలా అనారోగ్యానికి గురి అవుతాము అలాంటప్పుడు దోమలకు కొంచెం నిమ్మకాయ ఒక నిమ్మకాయ కట్ చేసి లవంగాలు పెట్టి నిమ్మకాయలో క్యాండిల్ మధ్యలో పెట్టి క్యాండిల్ వెలిగిస్తే దోమలు ఇంటిలో ఉండవు అలాంటప్పుడు మన పిల్లలను మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళము అవుతాము